తెలుగు రాష్ట్రంలో వివిధ ప్రదేశాల్లో మాట్లాడే తెలుగు భాషకు అనేక వేరియంట్లు లేదా మాండలికాలు ఉన్నాయి ఈ భాష వేరియంట్లు భిన్న ప్రాంతీయత సంస్కృతి మాట్లాడే తీరుపై ఆధారపడి ఉంటాయి తెలుగు మాట్లాడే ప్రజలు వారి ప్రాంతాల ఆధారంగా కొన్ని ప్రత్యేక భాషా శైలులు పాటిస్తారు వాటి గురించి తెలుసుకుందాము మొదటిది సందిలి భాష ఆంధ్రప్రదేశ్ యొక్క రాయలసీమ ప్రాంతంలో మాట్లాడే తెలుగు భాషకు సందిలి భాష అనే మాండలికం ఉంది ఇది సాధారణంగా తేలికగా గట్టిగా కొంచెం కఠినంగా అనిపించే శైలిలో ఉంటుంది వీళ్ళు అని చెప్పడం కంటే వాళ్ళు అని వినిపించడం కొన్ని ప్రత్యేకమైన ధ్వనులు వాడడం ఈ భాషకు గుర్తించదగిన లక్షణాలు రెండవది కర్నూలు భాష కర్నూలు ప్రాంతంలో మాట్లాడే తెలుగు కూడా ప్రత్యేకంగా ఉంటుంది దీనిలో అ మరియు ఆ మధ్య తేడా కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాంతంలో మాట్లాడేవారు పదజాలంలో మార్పులు చేసుకుంటారు వీలైనంతవరకు సంస్కృత పదాలు తగ్గించి స్థానిక పదాలను ఎక్కువగా ఉపయోగిస్తారు తెన్నెలి భాష వేణూ జిల్లాలో ప్రత్యేకంగా తెన్నెలి ప్రాంతంలో మాట్లాడే తెలుగు భాష చాలా సున్నితమైన ధ్వనులతో ఉంటుంది వాక్య నిర్మాణంలో సున్నితంగా ఉండడం పూర్వకాలపు భాషా శైలిలో కొన్ని పదాలను వాడడం ఈ మాండలికానికి లక్షణంగా చెప్పవచ్చు హైదరాబాది తెలుగు తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాదు నగరంలో మాట్లాడే తెలుగు భాష చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఇందులో ఉర్దూ మరియు హిందీ పదాలు ఎక్కువగా వినిపిస్తాయి నువ్వు ఎలా ఉన్నావు అని పరోక్షంగా నీవు కాశీ ఫిలా అన్నట్టు ఉంటుంది దీని పలుకబడులు కూడా పొడవుగా ఉంటాయి విజయవాడ భాష విజయవాడ ప్రాంతంలో మాట్లాడే తెలుగు కూడా కొంచెం సున్నితంగా ఉంటుంది ఈ ప్రాంతం ఆంధ్ర సంక్రాంతి మరియు ఇతర సంప్రదాయాలకు ప్రాధాన్యమిచ్చిన ప్రాంతం కావడంతో పాత భాషా శైలికి దగ్గరగా ఉంటుంది మీరు అంటే మీరు అని ఉపయోగించడం కొంచెం కనెక్షన్ ఉన్న శైలిలో మాట్లాడడం ప్రత్యేకత నెల్లూరు భాష నెల్లూరు ప్రాంతంలో మాట్లాడే తెలుగు ఈ ప్రాంతీయతకు సంబంధించిన ప్రత్యేక పదజాలం మరియు అక్షరాల వాడకం ఉంటుంది ఈ ప్రాంతంలో మాట్లాడేవారు ఎక్కువగా చాలు అలుపుగా వంటి పదాలను వినియోగిస్తారు తెలంగాణ భాష తెలంగాణ ప్రాంతంలో మాట్లాడే తెలుగు కూడా ప్రత్యేకంగా ఉంటుంది ఇందులో వా ధ్వనిని బాతో మార్చడం శ ధ్వనిని సాతో చెప్పడం వంటి అంశాలు కనిపిస్తాయి నాకు కావాలి అని చెప్పడానికి నాకు కావలే అన్నట్టు ఉంటుంది ఈ మాండలికాలు మరియు వేరియంట్లు ప్రజల సంస్కృతి భాషా ప్రయోగాలు మరియు ప్రాంతీయ సాంప్రదాయాల ప్రతిబింబంగా ఉంటాయి ఈ భాష భిన్నతలు భవిషత్తులో తెలుగుని మరింత ప్రగతి చెందించే పటుత్వాన్ని కల్పిస్తాయి